మా దగ్గర్లో ఉన్న మొన్న ఒక షాప్ ఎలక్ట్రికల్ షాప్ కోసం వెళ్ళాము మాకు ఒక హీటర్ అవసరం ఉండడం వలన ఆ హీటర్ తీసుకుందాము అని వెళ్ళాము సో ఆ షాప్లో హీటర్స్ అనేది చాలా బాగుంటాయి అని తెలుసు సో ఎవర్ని అడిగినా కూడా ఆ షాప్లో హీటర్స్ బాగా చాలా బాగుంటాయి తక్కువ రేట్లో వస్తాయి మంచిగా ఉంటాయి అనే చెప్పారు సో అందువలన మేము ఆ షాప్కి వెళ్ళీ ఒక హీటర్ అనేది తీసుకోవడం జరిగింది సో ఆ హీటర్ మంచి ధరలోనే వచ్చింది తక్కువ కాస్ట్లోనే వచ్చింది కానీ ఆ హీటర్ మేము తీసుకువచ్చినాక ఒక టెన్ డేస్కే అది ఖరాబు కావడం జరిగింది సో అంత క్వాలిటీ అనేది లేదు ఆ హీటర్ ఒక టెన్ డేస్ వాడటం వలనే అది అంత లోపట వైర్లు అనేది కాలిపోవడం జరిగింది ఆ హీటర్ కూడా తొందరగా హీట్ కావడం లేదు ఆ హీటర్ ఎక్కువ పవర్ అనేది ఇగ్గుతుంది అండ్ తొందరగా హీట్ కాలేదు మళ్ళీ టెన్ డేస్కే ఆ హీటర్ అనేది మొత్తం ఖరాబు అయిపోయింది మంచి రేట్ తక్కువ రేట్లోనే ఉంది కదా అని మంచి ప్రోడక్ట్ అని తీసుకుంటే కానీ ఆ హీటర్ అనేది అస్సలు చానా అంటే చానా ఘోరంగా ఉంది అస్సలు పెట్టిన మనీ కూడా వేస్ట్ కావడం జరిగింది హీటర్ తీసుకోని ఒక టెన్ డేస్లోనే ఖరాబు కావడం అంటే అది చానా అంటే చానా వరస్టు ప్రోడక్ట్ అన్నట్టు అస్సలు ఎందుకు తీసుకున్నాంరా అనిపించింది అందులో ఆ క్వాలిటీ అనేది మంచిగా లేదు అందులో అది తొందరగా హీట్ కావడం లేదు అండ్ ఆ వైర్లు అనేటివి మొత్తం కాలిపోవడం జరిగింది తొందరగానే అది కరెంట్ బిల్లు కూడా మనకు కరెంట్ కూడా చానా వరకు ఇగ్గుతుంది అన్నట్టు